జీవితంలో అన్నీ రంగాల్లో ఒకరు సామర్ధ్యాన్ని శక్తివంతం చేయడానికి విద్య ఒక విలువైన సాధనం భారతదేశంలోని విద్యా వ్యవస్థ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది విద్యా వ్యవస్థలో తగిన పెట్టుబడి పెట్టడం చాలా అవసరం భారతదేశంలోని ప్రస్తుత విద్యా విధానం నైతిక మరియు నైతిక విలువలను పెంపొందించడంలో సహాయపడుతుంది పాఠకులు భారతదేశంలోని విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలు లొసుగులు మరియు సవాళ్లను అధిగమించడానికి కొన్ని వ్య వ్యతిరేక పరిస్కరనివరంగా అర్ధం చేసుకోగలరు బ్రిటిష్ పాలననుండి ఇప్పటి వరకు భారతదేశ విద్యా విధానంలో ఘణనీయమైన మార్పు వచ్చింది భారతదేశంలోని సృజనాత్మక ఆలోచన విశ్వాసం మరియు సానుభూతితో కూడిన ఒకరి లక్షణాలను అభివృద్ధి చేయడాన్ని నొక్కి చెబుతుంది భారతదే భారతదేశం స్వాతంత్రం పొంది కొత్త రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత ప్రతి పౌరునికి ఉన్న ఆరు ప్రాధమిక హక్కుల్లో విద్యా హక్కు ఒకటి భారతదేశంలో విద్యా హక్కు నిర్మాణం నాలుగు ప్రాధమిక వర్నీ వర్గీకరణగా విభజించబడింది అవి ప్రీ ప్రైమరీ ప్రాధమిక ప్రాధమిక మరియు మాధ్యమిక ఆపై ఉన్నత చదువులు ఇలా మొత్తం నాలుగు డివైడ్ కింద విభజించారు వారు దానంతటినీ క్రీడా భారతదేశంలో విద్యా వ్యవస్థ విద్యా వ్యూహంలోని క్రీడలని నిర్లక్ష్యం చేస్తుంది ఈ రంగంలో అద్భుతమైన పురోగతి ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ క్రీడా విద్య విలాసవంతమైనది బేటీ బచావో బేటీ పడావో వాళ్ళ ఈ ప్రాథమిక విద్య అనేది భారతదేశంలో నెక్స్ట్ మహిళలకు బాగా ఉపయోగపడుతుంది కంప్లీట్గా దీని గురించి దేశంలో విద్యా వ్యవస్థ మెరుగుపరచడంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని పథకాలు నెక్స్ట్ కొన్ని బేటీ బచావో మైనారిటీ ఇన్స్టిట్యూట్లో మౌలిక సదు సదుపాయాలు అలా మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ప్రెసెంట్ ఉపాధ్యాయులు విద్యార్థులు మధ్యతర నిష్పత్తి అనేక సవాళ్లు సమస్యలున్నాయ్ మెయిన్లో మెయిన్గా విద్యలో నాణ్యతను పెంపొందించడం అవసరం ఉందన్నాను ఉపాధ్యాయుల సంఖ్యకంటే విద్యార్థులు ఎక్కువుగా ఉన్నారు కాబట్టి విద్యాసాయిని అప్ అప్గ్రేడ్ చేయడానికి ఎక్కువమంది ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉంది మరో ప్రధాన సమస్యలో ప్రాక్టికల్ సబ్జెక్ట్ లేకపోవడం మరియు అభ్యార్థులు ఎంచుకోవడానికి ఎటువంటి ఎంపికలు లేవు నెక్స్ట్ దేశ విద్యా వ్యవస్థ మెరుగుపరచడం భారత ప్రభుత్వం కొన్ని కొన్ని ప్రభు ప్రభుత్వం సొల్యూషన్స్ పరిస్కారాలున్నాయి దాంట్లో నెక్స్ట్ దేశంలో ప్రతి ప్రాంతంలోని విద్యని నాణ్యతని నిస్పక్షపాతంగా మరియు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి మరియు విద్యా వ్యవస్థ భారతదేశం డిజిటల్ విద్యకోసం విద్యా విధానాలను ప్రోత్సాహించాలి ప్రపంచంలోనే మంచి స్థానంలో ఉంది భారతదేశంలో వాటిని కొన్ని సమస్యలున్నాయి వాటిని పరీక్షించాలి విద్యా నాణ్యతను పెంపచ్చు భారతదేశంలో అత్యథిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ భారతదేశంలో హేతుబద్ధమైన విద్యా వ్యవస్థను చేర్చవల్సిన అవసరం పెరిగింది ఇది మన యొక్క భారతదేశ విద్యా విధానం ఏంటి మెయిన్గా వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్యలేంటి ఇవన్నీ